ముఖ్యంగా ఫుట్బాల్ చాలా ఎక్కువ మంది ఆడతారండి మా ప్రాంతంలో ఎఫ్ఎన్సి క్లబ్బ అని ఎఫ్ఎన్సి అండ్ కేఎఫ్సి క్లబ్బులని రెండు ప్రధాన క్లబ్బులు ఉన్నాయి వీళ్ళు ప్రతి జిల్లా మ్యాచ్లు వెళ్ళి ఆడోస్తారండి ప్రతి పది మ్యాచ్లో కనీసం ఒక నాలుగు మ్యాచ్లు అన్న కప్పు కొట్టి ఇంటికి అంటే మా ప్రాంతానికి తీసుకొస్తారండి అక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగుంటారు కోచులు కూడా చాలా అద్భుతంగా ఉంటారు మన నేషనల్ లెవెల్కి కూడా సెలెక్ట్ అవుతుంటారండి మా ప్రాంతంలో నుంచి